నాకు టీవీలోని అన్నీ రకాల కార్యక్రమాల్లేకల్లా మంచిగా ఇష్టమయ్యేది ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే కార్యక్రమం బాగుంటుంది అందరితో ఆడించటం అవన్నీ పాడించటం అన్నీ బాగుంటాయి తర్వాత ఇష్టమైన వంటకాలంటే ఈటీవీ అభిరుచిలో అనేక రకములైన మనము వీటితో కూడా చేస్తారా అనే వాటి దగ్గర్నుంచి వీటితో కూడా చెయ్యొచ్చు అనే వాటినే చెప్పిస్తారు దయచేసి మీరందరూ కూడా కొంచెం టైము కేటాయించుకొని దానిని సక్రమంగా మన విధులనేవి నిర్వర్థిస్తూ అప్పుడప్పుడు టీవీ చూస్తూ వాటిల్లోని వంటలను మంచి పోషకాల విలువలతో కూడినవి ఉంటాయి మన పిల్లలకు పెట్టిన ఎదుగుదలతో పాటు లావు కాని ఎత్తుకు తగ్గ బరువు బరువు తగ్గ లావు అనేవి అన్నీ ఉంటాయి అందులో చూసి మీరు కూడా వీక్షించండి అన్నిటికంటే అభిరుచి కార్యక్రమం అనేది చాలా చాలా బాగుంటుంది ఇంకా అన్నీ స్వరాభిషేకం కాని అన్ని బాగుంటాయి సీరియల్స్ అయితే చెప్పనేబడ్లేదు వీటన్నిటితో పాటు ప్రతి ఒక్క ఛానల్లో మధ్యాహ్నం టైంలో చూపిస్తుంటారు విలేజ్ వంటకాలు అవన్నీను మనందరిమీ కొంచెం వీలు చూసుకున్నప్పుడు వీలున్నప్పుడు వాటిల్లో ఉండి విధిగా మంచిగా చూస్తూ పిల్లలకు మంచి బలమైన ఆహారాన్నే కాకుండా పౌష్టిక ఆహార విలువలతో కూడిన ఆహారాన్ని పిల్లలకందిస్తూ మన గృహంలోని వారందరూ వాటన్నిటిని చూస్తూ మనము తయారు చేసుకొని కొంచము వ్యాధినిరోధక శక్తి కలిగిన వాటిల్లో మనకు అనువుగా ఉండేవి జంక్ ఫుడ్స్ అనే జోలికి పోకుండా వీటిల్లో రకరకాలవి చూపిస్తారు